స్కూల్లో ఇంగ్లీష్ హిందీ సాన్స్క్రీట్ మ్యాక్సు జీవ రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణిత శాస్త్రం ఇంగ్లీష్ వంటి సబ్జెక్టులను టీచర్లు బోధిస్తారు టీచర్లు చాలా చక్కగా నైపుణ్యం కలిగిన టీచర్లను మా స్కూల్లో మేము చూశాము మాకెంతగానో సహాయం చేశారు టీచర్లు చాలా బాగుంటారు బాగా అర్థమయ్యే విధానంలో బోధిస్తారు చక్కగా అర్థం చేసుకునే తెలివితేటలను మాలో పెంపొందిస్తున్నారు మా టీచర్లు బాగా చదువుతున్నారు అంటే మా టీచర్ల భోదన వల్ల మేము ఎంతగానో చదువుతున్నాము సబ్జెక్టులో మంచి ర్యాంకులు సంపాదిస్తున్నాం స్కూల్ యొక్క గొప్పతనాన్ని టీచర్లు పైకి తెస్తున్నారు దానికి పిల్లలు టీచర్ల మాటలకి చక్కగా స్పందిస్తు చక్కగా తెలివిగా సమాధానాలు చెప్తున్నారు టీచర్ల యొక్క నైపుణ్యం వల్ల విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుంది కావున టీచర్ల యొక్క పనితీరు అభినందనీయం మా స్కూల్లోని టీచర్లు అందరు చాలా చక్కగా బాగుంటారు అందంగా ఆకర్షణీయంగా బోధించడంలో వారికి సాటి ఇంకెవరు లేరు అందుకే మా పాఠశాలలోని టీచర్లు అంటే మాకు చాలా ఇష్టం